తెలుగు భాష అభివృద్ధి కోసం తెలుగు రాష్ట్రాల సర్కారు ఇంగ్లీష్ నుండి తెలుగును మొదటి భాష కింద తీసుకుని రావడం చాలా అభివృద్ధికి తెలుగు అభివృద్ధికి ఉపయోగపడుతుంది ఎందుకంటే మనం మాతృభాషలో మనం నేర్చుకునేది చాలా సులువుగా ఉంటుంది పిల్లలకు అర్థమయ్యేటట్టుగా మంచిగా అండ్ ఎక్కువ గుర్తుండేటట్టుగా ఉపయోగబడుతుంది అలాగే తెలుగు భాష కూడా బతుకుతుంది అభివృద్ధి చెందుతుంది ఇది ప్రభుత్వం నుండి తీసుకున్న ఒక నిర్ణయం